నాకు పాటలు పాడడంలో మొదట ఎలా ఆసక్తి కలిగిందంటే బాల్యంలో ఉన్నప్పుడు నేను చర్చికి వెళ్తున్నప్పుడు సండే స్కూల్లో పాటలు నేర్పేవారు అక్కడ పాటలు నేను ఎంతగా చక్కగా నేర్చుకుని పాడేవాడిని అలాగే ఆ పాటలు నేర్చుకోవటం ద్వారా నాకు ఇంకా కొత్త పాటలు నేర్చుకోవాలి అన్న ఆసక్తి కలిగింది అలా ముందుకు వెళుతు వయసు ఎదుగుతుండగా స్కూల్ వయసులో ఉన్నప్పుడు మా స్కూల్లో పాటలు పోటీ ఒకటి పెట్టడం జరిగింది అప్పుడు నేను నా తోటి వారు కలిసి మేము ఒక పాట పాడినందుకు మాకు మంచి బహుమానం ఇచ్చారు అప్పుడు మాకు మూడవ ప్రైజ్ కూడా వచ్చింది పాటల బహుమానం పాటల ప పోటీలో అలాగే నాకు ప్రతిభ ఉందని ఎప్పుడు తెలిసింది అంటే ఈ పోటీ జరిగిన తర్వాత తెలిసింది కాబట్టి నేను ఆ ప్రతిభను వృధా చేసుకోకుండా దాన్ని సాధనలోకి తీసుకు వచ్చాను మా ఇంటి దగ్గర ఉన్న శ్రీకాళహస్తి అనే శ్రీకాళహస్తి సింగింగ్ గ్రూప్ అనే వారి దగ్గర చేరి వారి ద్వారా పాటలు నేర్చుకోవడం అనేది మొదలుపెట్టాను వారి ద్వారా సాంస్కృతిక సంగీతంలో ఎలాంటి పాటలు ఎలా పాడాలి అనేది తెలిసింది సాంస్కృతిక పాటలలో గమకాలను కానీ శృతులను కానీ అలాగే లయలు కానీ ఆ మ్యాడమ్ గారు నాకు తెలియపరచడం ద్వారా నేను సంగీతంలో మరింత ముందుకు వెళ్ళాను అలాగే వీటి అన్నింటిని నేర్చుకోవడం ద్వారా చాలా మటుకు పాటలు పాడడం బాగా వచ్చింది అలాగే వారు వెళ్ళే కార్యక్రమాలలో కానీ వారు వెళ్ళే సాధన చేసే ప్రదేశాలకు కానీ నేను కూడా వెళ్ళడం ద్వారా నాకు మిగతా వేటిని వాటిని కూడా వారు బాగా తెలియపరిచారు దీని ద్వారా సంగీతంలో ఇంకా బాగా మెలకువలు అన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు వారు వెళ్ళే కార్యక్రమాలకు కూడా నేను కూడా వారితో పాటు వెళుతు అన్నింటిలో అన్ని ప్రదేశాలలో ప్రదర్శిస్తున్నాము అందుకని నేను పాటలలో ప్రతిభ కలిగి ఉన్నాను